పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఇలాంటివి స్కూల్స్లో కాలేజెస్లో చాలా చూసి ఉంటాము చాలా సార్లు మన పేరెంట్స్ని మీటింగ్స్కి తీసుకు వెళ్ళి ఉంటాము చాలా చేసి ఉంటాము

పేరెంట్స్ కంటే ఎక్కువగా మనం టైమ్ స్పెండ్ చేసేది ఎక్కువ టైమ్ ఉండేది స్కూల్లోనే లేదా కాలేజీల్లోనే

అంటే ఆల్మోస్ట్ మన డే మొత్తంలో కాలేజ్లోనే ఎక్కువ ఉంటాము స్కూల్స్లోనే ఎక్కువ ఉంటాము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అప్పుడు పేరెంట్స్ వచ్చి టీచర్స్ని కలిసి టీచర్స్ మన గురించి చెప్పే విధానం అంటే మీ అమ్మాయి ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతుందండి మీ అబ్బాయి ఈ సబ్జెక్ట్స్ బాగా చదువుతున్నాడు అండి మీ అమ్మాయి ఈ సబ్జెక్ట్లో కొంచెం లో ఉందండి కొంచెం ఇంట్లో చూసుకోండి కొంచెం కేర్ చేయండి మీ అబ్బాయి ఈ సబ్జెక్ట్లలో లో ఉన్నాడండి కొంచెం చూసుకోండి కొంచెం కేర్ చేయండి అని టీచర్స్ చెప్తారు ఇంకా ఏం చెప్తారు మన గురించి అన్ని సబ్జెక్ట్స్లో ఓకే కానీ బిహేవియర్లో చేంజెస్ రావాలి మేము ట్రై చేస్తున్నాము మీరు ఇంట్లో చెప్పండి ఇలా ప్రవర్తించాలి ఇలా చెయ్యాలి అని మనం ఎలా ప్రవర్తిస్తామో దాని గురించి చెప్తారు టీచర్స్ ఇంకా సబ్జెక్ట్స్ పరంగా అయితే ఏ సబ్జెక్ట్ నువ్వు బాగా చదువుతున్నావు ఏ సబ్జెక్ట్ నువ్వు బాగా చదవట్లేదు ఇవన్నీ టీచర్స్ బాగా నోటీస్ చేస్తారు అంటే బాగా గమనించి మన పేరెంట్స్కి చెప్తారు అంటే ఈ సబ్జెక్ట్లో ఈ అమ్మాయి టాప్ ఈ సబ్జెక్ట్లో ఎందుకో చాలా వీక్ ఓకే మీ అమ్మాయి అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతుంది మీ అమ్మాయే క్లాస్ ఫస్ట్ రావచ్చు మీ అబ్బాయే క్లాస్ ఫస్ట్ రావచ్చు అని ఇలా కూడా చెప్తారు ఇంకా ఏం చెప్తారు అంటే కొంత మంది టీచర్స్ బాగా గమనించే విషయాలు ఏమిటి అంటే టీచింగ్ కంటే వీళ్ళకి స్పోర్ట్స్లో గేమ్స్లో మంచి ఫ్యూచర్ ఉంది చెప్పి గుర్తించి ఓకే మీ అమ్మాయిని ఈ గేమ్స్ ఆడిపించండి ఈ గేమ్ బాగా ఆడుతుంది నేషనల్స్ ఆడుతుంది స్టేట్స్ ఆడుతుంది వరల్డ్ వైడ్ ఆడుతుంది అని చెప్పిపేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ని ఒప్పించి మోటివేట్ చేసి ఆ చేసే టీచర్స్ కూడా ఉంటారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అప్పుడు ఎక్కువ మంది పిల్లలు భయపడే విషయం ఏమిటి అంటే మనం ఏమైనా చిలిపి పనులు మనం ఏమైనా తెలియని పనులు ఏదైనా కాలేజ్లో చేసి లేదా స్కూల్లో చేసి అమ్మో అమ్మకి నాన్నకి ఇవి టీచర్స్ చెప్పేస్తే మమ్మల్ని ఏమైనా కొడతారేమో మమ్మల్ని ఏమైనా తిడతారేమో అని అనుకుంటారు కానీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో అసలు అది జరగదు ఎప్పుడూ టీచర్స్ మన గురించి నెగిటివ్గా చెప్పరు ఎప్పుడూ పాజిటివ్గానే చెప్తారు ఎక్కువ టీచర్స్ ఏం చెప్తారు అంటే మీ అమ్మాయి ఈ సబ్జెక్ట్ బాగా చదువుతుంది ఈ సబ్జెక్ట్ ఎందుకో చదవట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు మేము చెప్తున్నాము మా అంతగా మేము ఇంకా ఎక్కువ ఆ సబ్జెక్ట్ మీద మీరు కూడా ఇంట్లో కొంచెం ట్రై చేయండి ట్యూషన్స్కి పంపియండి మంచిగా చదివియండి కొంచెం కేర్ చేయండి అని చెప్తారు ఎక్కువ టీచర్స్ అయితే అదే చెప్తారు ఇంకా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అంటే ఈ దీనికి మించి ఇంకా ఏం జరగవు కూడా ఇంకా మహా అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో ఏం జరుగుతాయి ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము మేడమ్ ఇట్లా ఇట్లా చిల్డ్రన్స్కి అని చెప్తారు పేరెంట్స్ అందరూ ఒప్పుకుంటే అలాగే చేస్తారు ఎక్కువ స్టూడెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్కి కంప్లైంట్స్ ఏమి ఇవ్వరు కానీ మనలో ఉన్న ప్లసేస్ మైనెసెస్ చెప్తారు అంటే మీ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇది కరెక్ట్ వే కాదు మీరు కొంచెం దారిలో పెట్టండి మేము స్కూల్లో పెడతాము ఇంకా మదర్స్ కూడా ఇంకా ఎక్కువ చెప్తారు మన గురించి ఫాదర్స్ కానీ మదర్స్ కానీ మా అబ్బాయి మా అమ్మాయి ఇంట్లో బుక్స్ తీయట్లేదు చదవట్లేదు మీరు కొంచెం చూసుకోండి మీరు కొంచెం కేర్ చేయండి అని దానికి ఆపోజిట్ ఆన్సర్స్ టీచర్స్ చెప్తారు ఆ మీ అమ్మాయి మీ అబ్బాయి ఇంట్లో చదువకపోయినా కాలేజ్లో స్కూల్స్లో చదువుతున్నారు అండి మేము చూస్తున్నాము అండి మంచి పిల్లలే అండి అనే చెప్తారు ఇలాంటి టీచర్స్ చాలా మంది ఉంటారు ఇలాగే జరుగుతాయి పేరెంట్ టీచర్ మీటింగ్స్ అంటే చాలా స్కూల్స్లో కాలేజెస్లో ఇంకా కొన్ని స్కూల్స్లో కాలేజెస్లో అయితే బిహేవియర్ బాగోలేకపోతే చెప్పేస్తారు మీ అబ్బాయి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు మీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది మా కాలేజ్లో నుంచి తీసేద్దాము అనుకుంటున్నాము లేదా ఈ సబ్జెక్ట్ అసలు చదవట్లేదు చాలా డల్లర్ అని కూడా చెప్పే టీచర్స్ ఉంటారు అంటే నిజాన్ని చెప్తారు అందరూ నిజాన్ని చెప్తారు కానీ ఇంకా చూసి చూసి తన చేంజెస్ రావట్లేదు తనలో అనుకుంటే ఇలా కూడా చెప్తారు టీచర్స్ ఇలా జరుగుతాయి పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అంటే